మా ప్రాంతంలో అయితే అండీ ఆరోగ్యశ్రీ అనేది గవర్నమెంట్ పెట్టిన ఒక పథకం ఉంది అదేంటంటే పేదవాళ్ళకీ అందరికీ అండీ రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా అది వర్తిస్తుంది దానికేంటంటేనండీ ముందుగా మన ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఫస్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది వాళ్ళకి ఆరోగ్యశ్రీ అక్కడ మనకి హాస్పిటల్లోనే ఒక క్యాబిన్ అనేది ఇస్తాడన్నమాట ఆ క్యాబిన్లోకి వెళ్తే వాళ్ళు మనకి ఏది కావాలంటే అది చెప్తారండి ఏంటంటే ఒకసారి మా అత్తయ్యగారికి కాలు విరిగిందండీ ఆ ఎముకలకి సంబంధించింది ఆరోగ్యశ్రీ ఫ్రాక్చర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ పెట్టుకున్నామండి అప్పుడు నాకు తెలిసింది ఆ క్యాబిన్కి వెళ్లి అడిగితే అన్నీ వాళ్ళే చెప్తారండీ ఫస్ట్ అయితే ఒక ప్రొసీజర్ ఉంటుందండి అది ఏంటంటే ముందుగా మనది ఆరోగ్యశ్రీకి చెల్లుతుందా లేదా అనేది వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే ఇది అంటే కొన్ని కొన్ని వ్యాధులనేవి ఆరోగ్యశ్రీలోకి రావన్నమాట కాబట్టి ఈ ఎముకలు విరగటం ఇలాంటివైతే కొన్నుంటాయి అవే ఆరోగ్యశ్రీలోకి వస్తాయి అవి ఆరోగ్యశ్రీలోకి వస్తాయి అని చెప్పిన తర్వాత మనమేం చేస్తామంటే మనకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది వాళ్ళకిచ్చి పేషెంట్ డీటెల్స్ అనేవి ఇవ్వాలండి అంటే ఈసీజీ కానీ ఇంకా కొన్ని మెడికల్ టెస్ట్లు చేస్తారు అలాగే డాక్టర్ కూడా మనకి సస్ సర్టిఫికేట్స్ అవి ఇస్తా ఉంటారన్నమాట వీళ్ళకి కంపల్సరీ ఇలా చెయ్యాలి ఆపరేషన్ అని చెప్పేసి దీనికి కావలసినటువంటి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళిస్తారన్నమాట అవన్నీ కూడా మనము ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు ఆ అప్లికేషన్ అటాచ్ చేసి అవన్నీ కూడా మనం ఫిల్ చేసి ఫేషెంట్ డీటెల్స్ ఫిల్ చేసి వాళ్లకిస్తే వాళ్ళు గవర్నమెంట్కి పంపుతారండీ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒకా మినిమం ఒక మూడు రోజులైనా పడుతుందండి ఆ మూడు రోజులప్రాసెస్సు సక్సెస్ అయ్యింది అనేసి మనకి అక్కది నుంచి వాళ్ళకి ఈమెయిల్ వస్తే మీకు ఆరోగ్యశ్రీ స్యాన్క్షన్ అయ్యింది మీకు ఆపరేషన్ రేపే చేస్తారు అనేసి వాళ్ళు మనకి చెప్తారన్నమాట అండీ ఇది మాకు జగనన్న గారు పెట్టారండి దీని వల్ల చాలా మంది మేలైతే పొందుతున్నారండి ఇదండీ